తెలుగు రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుత పరిస్థితి కొంచెం మెరుగుపడింది తెలుగు పాఠశాల ప్రభుత్వ పాఠశాలలో అందరూ తన పిల్ల తన పిల్లలని చేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలు క్కూడా అంటే అప్గ్రేడ్ అయ్యాయి ఇలా జరగటం మన తెలుగు రాష్టాలను చేస్ చేసినందుకు ప్రభుత్వంకి కూడా కృతజ్ఞత చెపుతున్నాను కానీ నేను ప్ర ప్రభుత్వ పాఠశాల లేదా ప్రైవేట్ పాఠశాల అంటే నేను ప్రైవేట్ పాలశ పాఠశాల అని చెబుతాను ఎందుకంటే అక్కడ ఇంకా ఎక్కువగా టెక్ టెక్నాలజీని వాడుతారు ప్రైవేట్ పాఠశాలలో టెక్నాలజీ వాడటం వల్ల మన పిల్లలకు వాటి గురించి తెలుస్తుంది భవిష్యత్తు గురించి ఎలా ఉంటుందో మనకు మన పిల్లలకు తెలుస్తుంది ఇంగ్లీష్ పదాలు కూడా మన పిల్లలు నేర్చుకోవడంలో ప్రైవేట్ పాఠశాల కొంచెం సులభతరంగా చెబుతారు నేను ప్రైవేట్ శాలలను ఎంపిక చేస్తాను